సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనడం మంచి ఆలోచనగా నేను భావిస్తాను అతి తక్కువ ధరకు మంచి పుస్తకాలను చదవడానికి ఇది ఒక మంచి మార్గం పాత పుస్తకాల్లో ఒక ప్రత్యేకమైన వాసన చరిత్ర ఉంటుంది నేను ఏ పుస్తకాలను కొనుగోలు చేస్తాను అంటే సాధారణంగా నావెల్సు సెల్ఫ్ హెల్ప్ బయోగ్రఫీలు లాంటి పుస్తకాలను చూసి కొంటాను పుస్తకాలు చాలా వాడిపోయి లేక పేజీలు మిస్సింగ్ ఉంటే మాత్రం దూరంగా ఉంటాను సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు ప్రత్యేకంగా దుకాణాలు కొన్ని నగరాల్లో ఉంటాయి ఉదాహరణకు హైదరాబాదులో అబిడ్స్ కోటిలో పాత పుస్తకాలు దొరికే చోట్లు ఉన్నాయి అలాగే పుస్తక జాతరలు ఏయిర్స్లో కూడా చాలా సార్లు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు దొరుకుతాయి కొన్నిసార్లు అరుదైన పుస్తకాలు లభిస్తాయి